నేను నా తీరిక సమయంలో ఎక్కువగా స్నేహితులతోను కుటుంబ సభ్యులతోను గడుపుతాను అదే విధముగా లైబ్రరీలో పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉంటాను ఎందుకంటే నాకు పుస్తకాలు చదవటం అంటే చాలా ఇష్టము అంతే కాకుండా నేను ఎక్కువగా వ్యవసాయ పనులు చేయడానికి ఇష్టపడుతాను మా సొంత వ్యవసాయం ఉదయం లేవగానే వెళ్ళి పొలానికి వెళ్ళి చూసుకోని వస్తూ ఉంటాను నాకు ఇవి డైలీగా చేయటం అలవాటు నాకు ఎంతో ఇష్టం కూడా ఇష్టంతోనే చేస్తాను నేను బుక్స్ చదవటం ఫ్రెండ్స్తో ఉండటం కుటుంబ సభ్యులతో గడపటం పొలంకి వెళ్ళటం ఇలా రోజు నేను చేస్తూనే ఉంటాను తీరిక సమయాల్లో ఎక్కువగా తీరిక ఉన్నప్పుడు దేవాలయాలకి వెళ్ళి గుడికిలో దండం పెట్టుకుంటాను ఈ విధంగా నేను తీరిక సమయంలో రకరకాల పనులు చేస్తూ ఉంటాను